స్కూల్లో టీచర్లు పిల్లలకు సబ్జెక్ట్ పరంగా అర్థం అయ్యేలాగా నేర్పాలి మంచి విషయాలను చెప్పాలి మంచి చెడులను బోధించాలి అంతే అదే విధంగా మనం చదువు యొక్క గొప్పతనాన్ని చెప్పాలి ఏమి చదివితే ఏమి చదవాలో ఒక ఉద్యోగానికి ఎలా చదవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయం గురించి చెప్పాలి మంచి చెడులను వివరించాలి చెడు మాటలు మాట్లాడనివ్వకుండా చెడు మార్గంలో నడవకుండా మంచి మార్గంలో నడిచేలాగా చూడాల్సిన బాధ్యత టీచర్లకు ఉంటుంది ఇవి చెప్పడం అనేది స్కూళ్ళలో చాలా ముఖ్యము అదే